నేను స్వయంగా అనుభవించే అవకాశం లేకపోయినా వివిధ మతపరమైన యాత్రలు పండుగలు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలు గురించి తెలియజేయగలను మీరు ప్రత్యేకంగా ఏ యే యాత్ర గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఉదాహరణకు తిరుమల తిరుపతి యాత్ర వారణాసీ యా ప్రయాణం కుంభమేలా శబరిమల యాత్ర హాజ్ యాత్ర కైలాస్ యాత్ర వంటి అనేక ప్రసిద్ధ యాత్రలు ఉన్నాయి